అవునూ నేను అందరికి చదవడానికి సాంకేతిక గురించి నేర్చుకోవడం ఒక ప్రాథమిక అంశమని నేను నమ్ముతున్నాను సాంకేతికత మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మేము కమ్యూనికేట్ చేయడానికి పనిచేయడానికి వినోదం పొందడానికి అలాగే ఒకరినొకరం తెలుసుకొనడానికి సాంకేతికతను ఉపయోగిస్తాము సాంకేతికతను సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఉపయోగించడం నేర్చుకోవడం ముఖ్యం సాంకేతికత గురించి నేర్చుకోవడం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది ప్రజలతో మాట్లాడడానికి మరింత సమర్థవంతంగా మీకు సహాయపడుతుంది అలాగే పనిని మెరుగుపరచడానికి మరియు కార్యక్రమాలను నిర్వహించడానికి మనకు సహాయపడుతుంది కొత్త విషయాలు నేర్చుకోడానికి అలాగే కొత్త అవకాశాలు కనుగొనడానికి సహాయపడుతుంది సమాచారంగా మరియు సమకాలికంగా ఉండేలాగా కూడా చేస్తుంది సాంకేతికత గురించి నేర్చుకోడానికి అనేక మార్గాలున్నాయి మీరు పాఠశాలల్లో తరగతులు తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్ కోర్సులు తీసుకోవచ్చు లేదా స్వయం అధ్యయనం కూడా చేయచ్చు సాంకేతికత గురించి నేర్చుకోవడమనేది భవిష్యత్తులో విజయవంతం కావడానికి ముఖ్యమైన నైపుణ్యం